మా ప్రాంతం పల్లెటూరు కావటంతో ఇక్కడ అనేకమైన సవాళ్ళను మేము ఎదుర్కొంటూ ఉంటాము ఇక్కడ రోడ్లు అంత నాణ్యంగా ఉండవు ఇక్కడ ఎంతో విచ్ఛిన్నమైన ప్రాంతంగా రోడ్లు తయారయ్యాయి వర్షాకాలం వస్తే ఇక్కడ రోడ్లు అన్నీ ఎంతో దారుణమైన పరిస్థితులో ఉంటాయి ఇక్కడ కంకర్ రోడ్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి పొలాల మధ్యలో నుంచి వెళ్లటానికి ఎంతో సౌకర్యంగా ఉండదు ఇక్కడ గవర్నమెంట్ బస్సులు ఎంతో తక్కువగా ఉంటాయి మరియు అవి ఎంతో సమయం తీసుకుంటూ ఉంటాయి టయానికి అయితే సరిగ్గా ఎప్పుడు రావు మరియు అలాగే ఇక్కడ ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చి మేము రోడ్లు వేస్తాం అని ఎలక్షన్కి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ రోడ్లు అనేది ఎప్పుడూ ఎయ్యనే లేదు మేము అనేకమైన సవాళ్లను పట్టణానికి వెళ్లేటప్పుడు ఎదుర్కొంటూ ఉంటాం ఒకవేళ ఉదాహరణకు మేము ట్రైన్ నాలుగు గంటలకు అయితే మేము కనీసం ఇక్కడ ఇంటి దగ్గర కనీసం నాలుగు గంటలు ముందే అక్కడ బయలుదేరవల్సి వస్తుంది టయానికి బస్సులు రాకపోవడంతో మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము ఇక్కడ ఎక్కువగా ఆటోలే మాకు ప్రయాణానికి సహాయం చేస్తూ ఉంటాయి సొంత వాహనాలు కూడా ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటాయి కానీ పర ప్రభుత్వం సంబంధించిన బస్సులు ఇక్కడ మాకు ఎక్కువగా ఉండవు ఇక్కడ ఎక్కువగా ఈ రోడ్లోకి రావు అలాగే మా ప్రాంతంలో రోడ్లు అనేవి ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాయి అవి ఎంతో విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి ప్రభుత్వం అనేది దీన్ని పట్టించుకోవడమే మానేసింది దీని వల్ల మేము అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటున్నాము అలాగే ఎవరైనా ఊరు వెళ్లాల్సి వస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా రాకపోవడంతో రవాణా కూడా ఎక్కువగా ఉండటం లేదు ఎక్కువగా మేము పట్టణాలకు వెళ్లాల్సి వస్తే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి అనేకమైన సవాళ్ళను మేము ఈ ప్రాంతంలో ఎదుర్కొంటూ ఉంటాము